భారతదేశంలో అత్యంత జనాధరణ పొందిన క్రీడలు క్రికెట్ హాకీ టెన్నిస్ ఫుట్బాల్ మరియు బ్యాడ్మింటన్ క్రికెట్ భారతదేశంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడ మరియు ఇది దేశంలోని అత్యంత ప్రసిద్ధ అథ్లెట్లు సచిన్ టెండూల్కర్ మరియు రవిచంద్రన్ అశ్విన్లకు నిలయం హాకీ కూడా భారతదేశంలో చాలా ప్రజాదారణ పొందిన క్రీడ మరియు ఇది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మరియు పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఒలింపిక్స్లో రెండు బంగారు పతకాలను గెలుచుకున్న భారతదేశ జాతీయ జట్టుకు నిలయం టెన్నిస్ మరియు ఫుట్బాల్ కూడా భారతదేశంలో చాలా ప్రజాధరణ పొందిన క్రీడలు మరియు ఇవి క్రమంగా ప్రజాధరణ పెరుగుతున్నాయి బ్యాడ్మింటన్ భారతదేశంలో ఒక అభివృద్ధి చెందుతున్న క్రీడ మరియు ఇది రెండువేల ఇరవై ఒలింపిక్స్లో భారతదేశానికి మొదటి బంగారు పతాకాన్ని గెలుచుకున్నసైనా నెహ్వాల్కు నిలయం భారతదేశంలో కొందరు అత్యంత ప్రసిద్ధ అథ్లెట్లు సచిన్ టెండూల్కర్ ఇతను క్రికెట్లో రానిస్తాడు రవిచంద్రన్ అశ్విన్ మహేంద్ర సింగ్ ధోని సోనియా నెహ్వాల్ లీలా రంభా పిటి ఉషా మిర్ఫెన్ కౌర్ కిరీటి సరస్వత్ వినో ఛాంబర్ లేన్ ఈ అథ్లెట్లు తమ క్రీడలలో విజయాలను సాధించడం భారత బ దేశానికి గర్వాన్ని తీసుకోని వచ్చారు వారు తమ దేశం మరియు ప్రపంచం అంత చాలా మంది ప్రజలకు స్ఫూర్తి దాయకులు